నమస్తే మేడం స్కూల్కి రమ్మన్నారు అంట అండి ఎందుకు మేడం ఏండి మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదా అండి అవును అండి మేము చెప్తున్నాము అండి ఇంట్లో అస్తమానం తిడుతున్నాము కొడుతన్నాము అయినా అలాగే ఉంటున్నాడు అండి సరే అండి మేము చెప్తున్నాము అండి కొంచెం మేము అంటే భయం తక్కువ ఉన్నా మీరే కొంచెం సరిగ్గా పెట్టగలుగుతారు అనుకుంటున్నాము అండి రావట్లేదు అండి మరి మేడం సరే ప్రైవేట్ క్లాస్ ఏమైనా పెట్టించమంటారా అండి చదివిస్తున్నాము అండి అయినా జ్ఞాపకశక్తి తక్కువ అనుకుంటా అండి గుర్తు ఉండట్లేదేమో అండి సరే అండి కొంచెం మీరే కాదు మేడం మేము ప్రైవేట్ క్లాస్ పెట్టిస్తాము మేడం మీరే కొంచెం దగ్గర ఉంది కొంచెం ఇంట్రెస్ట్గా చూసుకోండి సరే మేడం ఉంటాను మరి నమస్తే మేడం